హలో వినాయక స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి నమస్తే అయ్యా ఎవరు చెప్పండి అవి రెండు లేవు అయ్యా అది కావాలా మీకు అది మీకు కావాలంటే చెప్పండి సాయంత్రంలోపు తీసుకొస్తాను నెక్స్ట్ ఈవినింగు అది వచ్చేసి తీసుకుంటాను అదొచ్చేసి మినిమం లెవెన్ థౌజండ్ పడుతుంది మరి ఓకేనా కూడా మీరు కొంచెం డబ్బులు కట్టాలి కాదు కాదయ్యా ఇప్పుడు మనకి తీసుకుంటే ఎక్సట్రా చార్జెస్ పడుతుంది అది కావాలంటే చెప్పండి తెప్పిస్తాము లేదంటే లేదు కంపల్సరి తీసుకుంటారు కదా తీసుకోకపోతే మళ్ళీ వాపస్ పోదు అది ఓకే ఓకే నా ఫోన్పే నెంబర్ ఇదే కార్ కీస్ కూడా ఉన్నాయండి రండి షాప్ దగ్గరికి అవును అవి ఉన్నాయిలే కానీ మీరు షాప్ కాడికి రండి మనకు తెలంగాణలో ఉంది మన షాపు తెలుసుకదా నల్గొండ తెలంగాణలో ఉంది మీకు తెలంగాణ నల్గొండలో వచ్చేసి నాకు కాల్ చేస్తే మీకు వచ్చి నేను పికప్ చేసుకుంటాను నేను మీకు ఓకేనా ఎప్పు ఎప్పుడొస్తారండి అదే మళ్ళీ మీకు డిక్షనరీ ఏమైనా అక్కర్లేదా సేమ్ ఇలాంటి కస్టమర్సే వచ్చారు మా దగ్గరికి డిక్షనరీ కూడా తీసుకెళ్ళారు ఏమైనా మిస్టేక్ పడుతున్నారేమో మీరు చెప్పండి కావాలంటే అది కూడా తెప్పిస్తాము రేపు వస్తారా అయితే మీకు అది ప్రోడక్ట్ కావాలి అన్నారు కదా అదేమో ఇప్పుడు తెప్పిస్తాము ఓకేనా మన తెలంగాణలోనే ఉంది నల్గొండలో ఓకేనా ఓకే